డెబ్భై తొమ్మిది ఎనిమిది వందల తొంభై ఒకటి నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు పది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఒక లక్ష డెబ్భై మూడు వేల ఎనిమిది వందల యాభై